హలో మ్యాడమ్ నమస్తే మేడం గుడ్ ఈవినింగ్ మేడం మేడం నమస్తే మేడం నేను మొన్న చీరాల నుంచి విజయవాడకి ట్రైన్లో బ్యాక్ సెంటర్లో వెళుతున్నాను మేడం వెళ్ళేటప్పుడు తెనాలి దగ్గరకు వచ్చేటప్పటికి కొంచెం నిద్రబోయాను మేడం నిద్రబోయి విజయవాడ లేసి చూసేసరికి బ్యాగ్ పోయింది మేడం నేను ఆల్రెడీ కంప్లైంట్ చేసాను మేడం కంప్లైంట్ చేసి కూడా టూ డేస్ అవుతోంది మేడం మీకు ఆరోజే కంప్లైంట్ చేసాను పొ పోయిన రోజే కంప్లైంట్ చేసాను మేడం మీరు వెతికి పెడతాను అన్నారు అది అందులో అండ్ క్యాషు చాలా క్యాష్ ఉంది మేడం క్యాషు ఫార్టీ థౌసండ్ క్యాష్ ఉంది ప్లస్ సర్టిఫికెట్లు కూడా నావి టెన్త్ ఇంటర్ సర్టిఫికెట్లు ఉన్నాయి మేడం జాబ్ కోసమని చెప్పేసి జాబ్ వచ్చింది మేడం విజయవాడలో విజయవాడలో జాబ్ వచ్చేసరికి సర్టిఫికెట్లు తీసుకెళ్ళి అక్కడ సర్టిఫికెట్లు వెరిఫికేషన్ ఉంది మేడం వెరిఫికేషన్ ఉంటే వెరిఫికేషన్ ఉందని తీసుకు వెరిఫికేషన్ ఉందని తెలిసి ఇక విజయవాడకి సర్టిఫికెట్లు తీసుకెళుతుంటే బ్యాగ్ బ్లూ కలర్ బ్యాగు మేడం అది తల క్రిందన పెట్టుకొని పడుకున్నాను విజయవాడ లేచి చూసేసరికి పోయింది మేడం మేడం మేడం దొరికాడా మరి మ్యాడమ్ మేడం కొంచెం చూడండి మేడం ఇది లైఫ్ లైఫ్ మ్యాటర్ మేడం కొంచెం చూడండి మేడం కొంచెం అర్జంట్ వెతికించండి మేడం ఓకే మేడం ఓకే మేడం కొంచెం చూడండి మేడం జర తొందరగా అయ్యేటట్టు చూడండి మేడం జాబ్ విషయం మేడం ఓకే మేడం సరే మేడం ఓకే మేడం